హలో చెప్పండి అవును అండి ఓకే సార్ ఓకే సార్ అంటే సార్ మీరు రాజమండ్రి ఒకటే చూడాలని అనుకుంటున్నారా సార్ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చూడాల్సిన స్టేట్స్ ఏమైనా ఉన్నాయి అని అనుకుంటున్నారా సార్ మీరు ఓకే సర్ అయితే అంటే మేము అంటే మీకు మేము అంటే ఒక రాజమండ్రి అనే కాదు సార్ అంటే రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కూడా మేము చూపించాలి అనుకుంటున్నాము అంటే కాకినాడ తిరుపతి అన్నవరం ఇలాంటి ప్లేసెస్ కూడా మీరు చూడాలని అనుకుంటున్నారా సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే సార్ ఏం లేదు సార్ మీరు మేము ఈ పర్టిక్యులర్ ప్లేసెస్ని విజిట్ చేయాలని అనుకుంటున్నాము అని మీరు మాకు చెబితే మేము మీకు అరేంజ్ చేస్తాము సార్ అంటే మీరు మీ మీకు అంటూ ఒక ఐడియా ఉంటుంది కదా సార్ ఈ ప్లా వెకేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని ఓకే సార్ అయితే మేము మీకు కాకినాడలో అయితే ఒక టూ డేస్ మీరు ఉంటారు కాబట్టి ఇలా బీచ్ ఎస్ఆర్ఎంటీ మాల్ అలాగే కోరంగి ఫారెస్ట్ అనేది మేము చూపించడం జరుగుతుంది సార్ మీకు అలాగే రాజమండ్రికి వచ్చేస్తే రాజమండ్రిలో దుర్గమ్మ టెంపుల్ ఒకటి ఉన్నది సార్ ద దానికి మిమ్మల్ని మేము దర్శనానికి తీసుకెళతాము అలాగే ఇస్కాన్ టెంపుల్ దగ్గరకి తీసుకువెళతాము సార్ మీరు సరదాగా ఫ్యామిలీతో ఏమైనా ఎంటర్టైన్ వాటర్ ఎంటర్టైన్మెంట్ ఏమైనా కావాలనుకుంటే మాకు అక్కడ రాజమండ్రిలో రివర్ బే అని కూడా ఉన్నది సార్ అక్కడకి కూడా మనం వెళ్ళవచ్చు సార్ ఓకే సార్ అంటే మీరు ఎప్పుడు వస్తారు సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మేము మిమల్ని కాకినాడ నుంచి తిప్పుతాము సార్ సార్ మీకు ఏమైనా ఇక్కడ రూమ్స్ కట్ట ఏమైనా బుక్ చేయాలా సార్ లేకపోతే అవసరం లేదా సార్ ఓకే సార్ ఎంత మంది వస్తున్నారు సార్ ఓకే సార్ అయితే మేము సిక్స్ మెంబర్స్కి మేము ఒక కార్ అనేది మేము మీకు సెలెక్ట్ చేస్తాము సార్ మీకు ఆ కార్ నచ్చితే మీరు అది అరేంజ్ చేసుకోండి సార్ మీరు అది డ్రైవర్ని కూడా మేము మీకు అరేంజ్ చేస్తాము సార్ సార్ రాజమండ్రిలో ఉన్నపుడు డ్రైవర్ కూడా మీతోనే ఉండాలా సార్ అయితే మీరు తనకి మీ ఓకే సార్ అయితే మొత్తం సెవెన్ మెంబెర్స్కి మేము రూమ్ అనేది బుక్ చేయాలా సార్ ఓకే సార్ థ్యాంక్ అంటే మొత్తానికి అమౌంట్ ఎంత అవుతుంది అంటే సార్ ట్వంటీ థౌసండ్ అవుతుంది సార్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ అలా అవుతుంది సార్ మేము ఫైవ్ ఫైవ్ పెర్సెంట్ మీకు డిస్కౌంట్ ఇస్తాము సర్ మేము అవును సార్ ఫైవ్ డేస్కి మీకు ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది సార్

ఓకే సార్ ఓకే సార్ మీకు మంచి డ్రైవర్ని అనేది మేము పెట్టడం జరుగుతుంది సార్ మీకు డీటెయిల్స్ కట్టా అన్ని కూడా మేము సెండ్ చేస్తాము సర్ ఇప్పుడు అదే సార్ మీరు ఎయిటీన్త్ని మీరు ల్యాండ్ అవగానే మాకు చెబితే మేము కాకినాడలో మా డ్రైవర్ అనేది మీకు అరేంజ్ చేస్తాము సార్ మేము ఓకే సార్ అన్ని డీటెయిల్స్ కట్టాని మేము సెండ్ చేస్తాము సార్ ఓకే సార్ సార్ నేను ఆ డీటెయిల్స్ అనేది మీకు సెండ్ చేస్తాను సార్ ఓకే సార్ పెడతాను సార్ ఓకే సార్ ఓకే సార్ మేము చూపిస్తాము సరే సార్ థ్యాంక్ యూ సార్